మా కుటుంబ పరంగా మేం జరుపుకునే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే పండుగలు అయితే రెండున్నాయి మా ఇంట్లో మేము ఎక్కువగా ఉగాది దీపావళి ఈ రెండు ఖచ్చితంగా జరుపుకుంటాం ఎందుకంటే ఉగాది అని అంటే మన తెలుగు వాళ్లకి అదొక నూతన సంవత్సరం దాన్నే దాని నుంచి ఆ సంవత్సరం అనేది ప్రారంభమవుతుందని ఎక్కువ నమ్ముతాం కాబట్టి మేమైతే ఆ పండగ చేసుకుంటాం అట్లా పండుగ రోజు అందరు చేసుకున్నట్లే ఉగాది పచ్చడి ఆరు రుచులన్నీ కలిపి ఇంటిల్లిపాది దాన్ని తిని అలాగే మా చుట్టుపక్కల చిన్నపిల్లలు వీళ్ళు ఉంటే మేం పిలిచి భోజనాలు పెట్టడం ఇలా చేస్తాము ఇంకా దీపావళి

ఎక్కువగా కాలుష్యం ఎక్కువ అయిపోతుంది ఈ శబ్దాలు కానీ ఈ వెలుతురు కానీ గుండె సమస్యలు ఇలా ఉండే వాళ్లకైతే ఇంకా ఇబ్బందిగా ఉంది నాకు తెలిసి కాబట్టి చాలా వరకు మేమైతే ఏం చేస్తామంటే నువ్వుల నూనెతో దీపాలు పెట్టి దేవుడి పూజ చేసుకొని సంతోషంగా గడుపుతాం అంతే ఇదే మంచి పద్ధతి అని నేనైతే అనుకుంటున్నా